అవును భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ జానపద గీతాలు ఉంటాయి మా ప్రాంతంలోని జానపద గీతాలు జనగణమన వందే మాత్రం పాడతాము వందే మాతరం వచ్చి భరతమాతను సూచిస్తూ పాడుతారు జనగణమనేమో మన జాతీయ జెండాను సూచిస్తూ పాడుకుంటాము